వంట అనేది ఆడవాళ్ళు మాత్రమే చేయాలి అని అయితే నేను అనుకోను ఎందుకంటే వంట అనేది ఎవరికైతే వండటానికి వస్తుందో వాళ్ళు వండితే బాగుంటుంది ఎందుకంటే ఎవరికి నచ్చే విధానంగా వాళ్ళు వండుకొని అయితే తింటే బాగుంటుంది అండ్ మా ఇంట్లో వచ్చేసి నేను కొన్ని సమయంలో నేను వంట చేస్తాను కొన్ని కొన్ని సమయంలో మా మమ్మీ అయితే వంట చేస్తుంది మా మమ్మీ లేని సిచువేషన్ ఉంటుంది కదా ఇంట్లో నేను ఒక్కడే ఉన్నప్పుడైతే నేను ఒక్కడినే నాకు నేను అయితే వండుకొని అయితే తినగలుగుతాను వంట చేసుకొని అండ్ ఇలాంటి విధాలు అయితే మనం నేర్చుకోవాలి వంట చేయడం కానీ చిన్న బేసిక్స్ ఉంటాయి కదా అవి నేర్చుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో మనకు అయితే మనలని మనం సెల్ఫ్గా వంట చేసుకొని తినడానికి అయితే అట్లా ట్రై చేయాలి ఎందుకంటే అట్లా చేసి తింటేనే మనకు అన్ని పనులు అయితే నేర్చుకోవచ్చు అండ్ వంట అనేది ఆడవాళ్ళు కాదు మగవారు కూడా చేయవచ్చు అన్ని చేసి కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళకు సహాయం చేసుకుంటూ ఉండాలి కొన్ని సమయములో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటారు కాబట్టి ప్రిఫరెన్స్ ఆడవాళ్ళకి అయితే ఎక్కువ ఇస్తారు ఆడవాళ్ళు మాత్రమే వంట చేయాలని అండ్ అని మగవారు వచ్చేసి బయట జాబ్ చేస్తారు కాబట్టి మగవారు అయితే తక్కువ వంట చేయడం అట్లా సో అట్లానే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వంట చేయడంలో గాని అట్ల అనీ ఓన్లీ ఆడవాళ్ళే వంట చేయాలని అయితే రూల్ అయితే ఏం లేదు మగవాళ్ళు కూడా చేస్తారు మగవాళ్ళ కంటే మంచి మంచి చెఫ్స్ కానీ ఏమైనా స్పెషలిస్టులు ఉన్నారు అనుకో చేసుకోవవచ్చు మగవారు కూడా చేయవచ్చు అండ్ వాళ్ళ ఇద్దరూ మధ్యలో ఉండే ఆ బాండింగ్ అండర్స్టాండింగ్తోని వాళ్ళు అయితే వాళ్ళకు నచ్చిన విధానంగా కలిసి చేసుకోవచ్చు అండ్ మనకు కావలసినట్టుగా మనకు నచ్చిన విధానంలో కలసి అయితే చేసుకోవచ్చు అండ్ మనకు కావలసినట్టు మనకు నచ్చినట్లు అయితే మనం వంటని అయితే చేసుకోవచ్చు అండ్ ఆ వంట పధార్దాన్ని అయితే మనకు నచ్చిన విధానంగా నయితే మనం అయితే తినేయవచ్చు అండ్ ఆ వంట మనకు ఇష్టపూర్వకంగా నచ్చినట్టు కర్రీలో మనం అన్నీ తగ్గట్టు వేసుకుంటాము కాబట్టి మనకు నచ్చినట్లయితే మనం అయితే తినేయవచ్చు సో అట్లనే అయితే మాకు మగవాళ్ళు కానీ ఆడవారు కానీ ఎవరైనా చేసినా పర్లేదు ఎందుకంటే మనకు నచ్చినట్టు మనం అయితే తింటాము